నేను ఇంట్లో ఉన్నపుడు హోస్టల్లో ఉన్నపుడు ఇది మారుతూ ఉంటుంది అనగా ఇంట్లో ఉన్నప్పుడు ఉదయం గంజి అన్నం కానీ మజ్జిగ అన్నం కానీ లేదా పెరుగు అన్నం కానీ తింటూ ఉంటాను నెలకు ఒకటి రెండు సార్లు మాత్రమే టిఫిన్ చేస్తూ ఉంటాను మధ్యాహ్నం రాత్రి మా అమ్మ ఏది వండితే అదే తింటాను అలాగే ఇంట్లో ఉన్నప్పుడు నాకు అనారోగ్యకరమైన తిండ్లు తినడం అలవాటు ఇంట్లో ఉన్నప్పుడు నారింజ మామిడి మొదలైన పండ్లు ఎక్కువగా తింటాను నీరు కూడా మామూలు బోరు నీళ్ళే ఇంట్లో ఉన్నప్పుడు బూస్టుతో కూడిన పాలు కూడా రోజూ తాగుతాను హాస్టల్లో ఉన్నప్పుడు ప్రతిరోజూ తెల్లవారి టిఫిన్ మధ్యాహ్నం రాత్రి మెనూ ప్రకారం భోజనం చేస్తూ ఉంటాను అయితే ఇక్కడ సాయంత్రం స్నాక్స్ మెనులో ఉండడం వల్ల కచ్చితంగా ప్రతీ రోజూ స్నాక్స్ తినడం అలవాటు స్నాక్స్ తినడం అలవాటు అలాగే ఇంటిలో పోల్చుకుంటే ఇంటితో పోల్చుకుంటే ఇక్కడ బాధం మిల్క్ లాంటి పానీయాలని ఎక్కువగా తాగుతాను పండ్లు తక్కువ తింటాను మరియు మినరల్ వాటర్ తాగుతాను అలాగే హాస్టల్లో ఉన్నప్పుడు ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుని గ్లూకోజ్ లాంటి పానీయాలను సేవిస్తూ ఉంటాను సమతుల్య ఆహారం వళ్ళ శరీరానికి అన్నీ రకాల పోషకాలు అందటం వలన శరీరంలో అన్నీ అంశాలు బాగా పని చేసి మనిషి ఆరోగ్యంగా ఉంటాడు వ్యవసాయం ఎక్కువ చేసే పల్లెలో నేను ఉండడం వలన చాలా నాణ్యమైన బియ్యం కూరగాయలు దొరుకుతాయి వాటిపై పురుగుల మందు ఆధునిక రసాయనాలు వాడినప్పటికీ అవి ఎక్కడైనా ఉండేవే